నీళ్ళు వాటర్ మా ఊర్లో సౌకార్యం ఎక్కువ వరకు ఇప్పుడు సరే అంటే ఇంతక ముందు ఊర్లో సౌకార్యం లేకుండే మూతులు ఓ అక్కడ కుక్క నూతుంటే అక్కడికి మినిమమ్ ఒక యాభై అరవై మంది ఆ ఒకటే బాయికాడ ఉందురు మంచినీళ్ల పంపు ఒక్కటే ఏదన్న వాళ్ళకు ఆ పక్కన అక్కడ లైన్ కట్టడం బిందెలు పట్టుకోని బయట నీళ్లు మోయాలంటే ఇంకా దూరం మోసు మోసుకొని రావాలి చాలా ఇబ్బందులు ఉండేవి అండ్ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మంచి అందుబాటల కరెంట్ వచ్చింది మంచి బోరు బావులు పడ్డాయి నీళ్లు కూడా ఇప్పుడు ఇంతకుముందు గిన్ని వాటర్ లేకుండే గిన్ని మోటర్స్ లేకుండే ఒకటే గవర్నమెంట్ బావి వాడుకుంటే గవర్నమెంట్ బావి వాడకొక చేతి పంపు ఆ చేతి పంపు ఉన్న వంద మందికి ఒకటే పంపు ఆడ ఒక్క బిందె తెచ్చుకోవాలా ఎందుకంటే ఒక గంట టైం పట్టేది చాలా నీళ్ళ కోసం ఎదుర్కున్నాం కానీ ఈ రోజు ఈ పది పదిహేను సంవత్సరాలగా మినిమమ్ పొలాలల్ల ఒక్కటేశారు వాళ్ళ పొలాలల్ల వానపడితేనే ఆ పొలం నిండాలి ఆ పొలం కిందనే పంట వేరే పొలాల్లో నీళ్ల సౌకర్యం లేదు బోర్ బావులు వేసుంటారు అది కానీ ఈ మధ్యల జనం తెలుసుకున్నదేందంటే గుట్ట మీద కూడా కరెంట్ ఎక్కిచ్చేస్తున్నారు కరెంట్ పోయింది కరెంట్ సౌకర్యం లేకుండే ఒక ఇల్లల వరకే ఇండ్లల్లో కూడా ఏదో ఒక బుగ్గ ఒక ప్యాన్ అట్లుండే కానీ ఈ రోజు నీళ్ళ కరువు అనేది పోయి ఈ రోజు మంచి అనుకూలమైన బోరువాల్లు వేసుకున్నారు అయ్యింది సింగరైన్ కార్మికులు సింగరైన్ బావి పనులు చేస్తూ ఇట్లా వాళ్ళకున్న భూములల్లో కూడా భూమిలో కూడా ఈ రోజు లక్షల లక్షల విలువ ఎందుకైందంటే ఈ రోజు నీళ్ళ పరిస్థితి తగ్గింది నీళ్ళు ఫుల్గా ఉన్నాయి బోరు వాళ్ళేస్తాండ్రు మంచి పంటలు పండిస్తాడ్రు నీళ్ళకి ఇప్పుడు ఈ రోజు ఇబ్బంది లేకుంటే మళ్ళా ఈ ప్రభుత్వం లో కూడా మిషన్ గానీ నీళ్ళ సౌకర్యాలు చేతి పంపులు గానీ నల్లు గానీ అన్ని అందుబాటులో కొచ్చినాయ్ అందరి కూడా నీళ్లు త్రాగడానికి గానీ పొలాలు పండించటానికి గానీ ఈరోజు మంచిగా పండుతన్నాయ్ పొలాలు నీళ్ళ స సౌకర్యం ఇప్పుడు ఇంత వరకు ఇప్పుడు బాగానే ఉంది ఈ మద్యల అంతక ముందు మాత్రం బాగా ఇబ్బందులుండేవి బోరు బావులు ఏస్కోవడం తెలవలె జనాలకు బోరు వాళ్ళు వేయలేదు ఏమన్నంటే గా చెట్ల కింద ఇంకా ఏదన్న ఊరికొక చెరువు రెండు చెరువులే దానికి అందుబాటులో ఉన్న రైతులకంత వాళ్ళకే అందేది అంటే పంటలు లేవు కానీ ఇప్పుడేందంటే అందరూ ఎవరి ఎవర పొలముల ఎవరి స్థలములా వాళ్ళు బోర్ వాళ్ళు ఏసుకున్నారు ఇప్పుడు ఆ చెర్లో నీళ్లతో అవసరం లేకుండా బోరువాళ్ళతో నూతులతో అవసరం లేకుండా బోరు వాళ్ళు వేసుకున్నారు ప్రతి ఇంటికి బోర్ వాళ్ళు వేసుకొని నీళ్ళ సౌకర్యం అందుబాటులోకి మెరుగైంది మంచి పంటలు వేస్కుంటాన్రు మంచి వ్యవసాయ భూములను గూడా మంచి పంటలు తీస్తాడ్రు కూరగాయలు గానీ పొలము గానీ పత్తులు గానీ నీళ్ళ సౌకర్యం ఎటువంటి ఇబ్బందేం లేదు వెళ్తానిక థ్యాంక్స్ సార్